హలో క్లాసిక్ రెస్టారెంటా మేము ఇంతకుముందు ఒకటి ఆర్డర్ చేశాం అండి బిర్యానీ ఫుల్ అయితే మేము బిర్యానీ ఫుల్తో పాటు వేరే ఆహారాన్ని అంటే వేరే ఇంకా దానికి దానితోపాటు ఇంకా చపాతి శవర్మ అవి ఆర్డర్ చేసుకోవాలని అనుకుంటున్నాం

అయితే బిర్యానీ ఆర్డర్ ఆల్రెడీ డెలివరీ బాయ్కి ఇచ్చారా లేదా ఓకే అండి మరి ఆ బిర్యానీతో పాటు మాకు శవర్మ టూ పరోటా ఒక ఫోర్ అవి బిర్యానీతో పంపిస్తారా అంటే సపరేట్గా మళ్ళీ పెట్టడం ఎందుకు ఆల్రెడీ బిర్యానీ ఆర్డర్ చేసిన కదా అని డైరెక్ట్గా కాల్ చేసినాం అండి

అవునండి అయితే ఇక అదే శవర్మ టూ పరోటా ఫోర్ అది సేమ్ ఇంతకు ముందు మీ ఆర్డర్ చేసిన టైం సిక్స్ ఫార్టీ ఫైవ్ మీరు యాక్సెప్ట్ చేసిర్రు దానితోపాటు ఇవి కూడా పంపించండి అవునండి సేమ్ అదే అదే ఇక్కడ పద్మా నగర్ ఆ అవునండి ఆ ఆర్డర్ మాది దానితోపాటు ఇవి పంపించండి ఓకేనా ఎం ఎంత టైం అవుతుంది హాఫ్ ఎన్ అవరా ఓకే అండి కొంచెం తొందరగా పంపేలాగా చూడరా కొంచెం తొందరగా పంపించండి ఓకే